హలో హోటల్ స్టాఫేనా అండి మాకు వైఫై కనెక్ట్ అవ్వడంలేదు అండి అదే రూం నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ కనెక్ట్ అవడంలేదు వైఫై మేము వైఫై కూడా కనెక్ట్ అయి ఉండిందని చెప్పే తీసుకున్నాము అండి ఇక్కడ ఏమో సర్వీస్ అంతబాగోలేదు మాకు అంటే ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వలేదండి వైఫై పాస్వర్డ్ ఒకసారి చెబుతారా నేను నొక్కుతాను

ఓకే అల్ర్రెడి నేను బయటికి వచ్చి త్రీ టూ త్రీ టైమ్స్ ఆల్రెడి చెక్ చేసాను మాకు అయితే వైఫై కనెక్ట్ అవ్వట్లేదు ఓకే ఓకేనండి నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుసుకుంటాను ఓకేనా సరే ఏమైనా ఉంటే ఓకే థ్యాంక్ యూ అండి